ప్రతి కుటుంబానికి తమదైన సంస్కృతి సంప్రదాయాలు ఆచారాలు ఉంటాయి మా కుటుంబంలో ప్రధానంగా హిందూ సంప్రదాయాలను ఉపయోగిస్తాం పండుగలు వ్రతాలు దైవారాధన కుటుంబం విలువలు మా జీవితంలో ప్రధాన భాగం మా కుటుంబం సంప్రదాయాలు దినచర్యాలంలో ఆచారాలు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత దేవుడికి దీపారాదన ప్రార్థన చేస్తాం భోజనం ముందు గోవింద నామ స్మరణం చేయడం పండుగలు మరియు వ్రతాలు సంక్రాంతి భోగి మంటలు గోబ్బెమ్మలు పెట్టడం హరికథలు వినడం ఉగాది పంచాంగం శ్రవణం వేప పువు బెల్లం ప్రసాదం తీసుకోవడం ఉగాది పచ్చళ్ళు అలాంటివి ఉంటాయి వినాయక చవితి రోజు ఇంట్లో మట్టి వినాయకుడ్ని పెట్టుకుని ప్రతిష్ట కుటుంబ సమేతంగా పూజలు చేయడం దసరా అండ్ దీపావళి గొలుసు బొమ్మలను పెట్టడం బుర్రకథ వినడం పటాకులు కాల్చడం కార్తక మాసం రోజు ఆలయ దర్శనాలు దీపాలు వెలిగిస్తాము వివాహ మరియు శుభకార్య సంప్రదాయాలు పెళ్ళిళ్ళలో పూర్వీకులు ఆచారాలు పాటించడం ఉంటాయి